నాకు తినే ఆహారాలలో ఏవి అంటే చాలా ఎక్కువ ఇష్టం అంటే టిఫిన్ సెక్షన్స్లో దోశ అంటే నాకు చాలా ఇష్టం దోశ మసాలా దోశ కానీ ప్లేన్ దోశ కానీ ఇంట్లో దోశ కానీ బయట దోశ కానీ ఏ రకమైన దోశ అయిన నాకు చాలా ఇష్టం ఇంకా కట్టెల పొయ్యి మీద వేసే దోశ అంటే ఇంకా పీక్స్ ఉంటుంది ఎర్ర చట్నీ పప్పులపొడి ఇంకా పచ్చికారం ఇవన్నీ బొంబాయి చట్నీ ఇవి అన్నీ వేస్తే దోశకి ఇంకా హైలెట్ ఆ రేంజ్ వస్తుంది ఇంకా ఫుడ్ ఐటమ్స్లో వచ్చి నాకు బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అది ఎంత ఇష్టం అంటే ఇంకా నాకు అది నేను తినడానికి బయట ఆర్డర్ ఎన్నో రకాల అన్నీ రెస్టారెంట్ల దగ్గర నుంచి నేను టేస్ట్ చేసాను ఇంకా ఇంట్లో కూడా చేయడం కూడా నేర్చుకున్నాను ముసలిం ముస్లిం టైప్ బిర్యానీ చేయడం వచ్చు తర్వత హైదరాబాద్ దమ్ బిర్యానీ టైప్ కూడా నేను ఇంట్లో ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నాను ఎంతో ఇష్టం నాకు బిర్యానీ అంటే ఇంకా హైదరాబాద్లో బిర్యానీ తినడం అంటే ఇంకా చాలా ఇష్టం అక్కడ చాలా బాగుంటుంది చార్మినార్ దగ్గర కానీ షాదాబ్ బిర్యానీ కానీ ఇవి రెండు ప్లేసెస్ నాకు చాలా ఇష్టం అక్కడ తినడానికి ఎంతో ఇష్టపడతాను ఇంకా దోశ ఎక్కడైనా హోల్ వరల్డ్లో ఎక్కడైనా నాకు దోశ తినడం చాలా ఇష్టం ఇంకా చీజ్ దోశ అంటే చాలా ఎస్స్పెషల్లీ చీజ్ దోశ ఇష్టము ఇంకా ఫ్రూట్స్ విషయంకు వస్తే నాకు పానసకాయ అంటే చాలా ఇష్టం ఎందుకంటే అది చెట్టు మీద నుంచి కోసిన తర్వాత అది చాలా అంటే స్వీటుగా ఉంటుంది ఆ స్వీట్నెస్కి తోడు ఇంకా తేనేలో ముంచి మనకి ఇస్తారు కొంతమంది అది చాలా ఇష్టం పనసకాయ అంటే నాకు ఇంకా డ్రింక్స్ ఐస్ క్రీమ్ విషయంకు వస్తే నాకు బటర్స్కాచ్చు వెనిలా చాక్లెట్ అంటే చాలా ఇష్టము ఎక్కువ తినడానికి ఇష్టపడతాను ఇంకా మా ఊరిలో స్పెషల్ ఐస్ క్రీము డెత్ బై చాక్లెటు డీబీసి అంటారు అది చాలా ఇష్టం నాకు ఇక్కడ మాత్రమే దొరుకుతుంది అది స్పెషల్ ఐస్ క్రీము సో నాకు మా హోమ్ టౌన్లో డీబీసి తినడం అంటే చాలా ఇష్టపడతాను నేను